ప్రపంచంలో భారతీయ కళలు కళాకారులు ప్రాతినిధ్యం పెరగాలంటే మంచిగా ఎట్లా అంటే భా భారతదేశంలో డ్రాయింగ్ వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఎన్నో కలలతోని ఎన్నో వేయాలనుకుంటారు చాలా మంచిగా వేస్తారు డ్రాయింగ్స్ ఎట్లా అంటే ఇంకా చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి డ్రాయింగ్ వేసేవాళ్లు ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు వాళ్ళకి ఎన్నో కళాకారులు ఇట్ల చాలా చెయ్యాలని ఉంటుంది వాళ్ళందరికీ కాబట్టి భారతదేశంలో కళాకారులు ఇట్లాంటివాళ్ళు చాలా మంది ఉంటారు కళాకారుల ప్రభుత్వం చేసేందుకు వాళ్ళకి ప్రభావం ఏమిటంటే ఇంకా వాళ్ళు మధ్య సంవత్సరాలలో కళా కళాకారులని ప్రభావితం చేశారు ఇంకా ప్రభావితం చేసేందుకు వాళ్ళు మంచి డ్రాయింగ్ వెయ్యాలి అనుకుంటున్నారు ఇట్లాంటివి చాలా చెయ్యాలి అనుకుంటున్నారు కాబట్టి భారతదేశంలో ప్రపంచంలో కళాకారులు వాళ్ళు ఎట్లా అంటే చూసినదాన్ని గీయడము ఇంకా కొన్ని ఆలోచించి గీయడము ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు కనిపించిన ప్రతీ ఒక్కదాన్ని గీయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఇంకా వాళ్లకి నచ్చింది నచ్చింది గీయడము ఇట్లాంటి కళాకారులు చాలా మంది ఉంటారు కాబట్టి భారతదేశంలో కళలు కళాకారులు ప్రాతినిధ్యం పెరగాలంటే మనం ఏం చెయ్యాలంటే మంచి డ్రాయింగ్ స్కిల్స్ ఉండాలి మనుషులలో మంచి డ్రాయింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకో వాళ్ళు కళారంగంలో డీ డిజిటల్ ఇంకా డిజిటల్ ఇప్పుడు ఏమైతుందంటే లాప్టాప్స్ కంప్యూటర్స్ ఇళ్ళల్లో ఇళ్ళల్లో చేస్తుర్రు డ్రాయింగ్స్ ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫోన్లలో మునిపోయే వాళ్లురు ఊకే ఫోన్లు చూసే పిల్లలు ఉంటారు ఇంకా వాళ్ళు మంచి డ్రాయింగ్స్ వేసే పిల్లలు ఉన్న కూడా డ్రాయింగ్స్ వెయ్యకుండ ఊకే ఫోన్ చుద్దాము అన్నట్టు ఉంటారు ఎట్లా అంటే వాళ్ళు ఇంకా గేమ్స్ ఆడరు గేమ్స్ ఆడకుండా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్ల డిజిటల్ ప్రభావం చాలా వల్ల అంటే ఆ డిజిటల్ ప్రభావం వల్ల కూడా చాలా మంది పిల్లలు ఎంత వాళ్ళకు ఎంత కళాకారుల పోషణ ఉన్న కూడా ఎంత వేయాలనుకున్నా కూడా వాళ్ళు చేయలేకపోతుర్రు ఎందుకంటే వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు వేరే సైడ్ చూడడం అంటే ఆ ఫోన్స్ సైడ్ లాప్టాప్స్ సైడ్ చూడడము వల్ల ఇంక వాళ్ళకి అట్లా అవుతుంది కాబట్టి ఇంకా ప్రపంచంలో ఈ భారతీయ కళలు కళాకారులు ప్రాతినిథ్యం పెరగాలంటే మనం ఏం చెయ్యాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్స్ ఇవన్నీ తీసెయ్యాలి తీసేస్తే పిల్లలనేది మంచిగా బుక్స్లలో శ్రద్ధ పెట్టి ఇంకా ఎంతో మంది పిల్లలు మంచి డ్రాయింగ్స్ వేసేవాళ్లు ఉంటారు మంచి మంచి కళాకారులతోటి ఉంటారు పిల్లలందరు కానీ ఆ పిల్లలని ఈ డిజిటల్ ఈ డిజిటల్ ఫోన్స్ ఇవన్నీ మస్తు డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతుర్రు ఈ మధ్య సంవత్సరాలలో కళాకారులని ప్ర ప్రభావితం చేసేందుకు చాలా వరకు ఇవ్వే కారణం అవుతున్నాయి కాబట్టి ఇట్ల డ్రాయింగ్స్ వేసేవాళ్ళు ఇట్లాంటివాళ్లు చాలా మంది ఉంటారు కాబట్టి పిల్లలు ఇవి వీటి వల్ల ఖరాబ్ అయితున్నారు కాబట్టి ఇంకా ఇట్లాంటివి ఆపేస్తే మంచిదని ప్రపంచంలో భారతీయ కళాలు కళాకారులు ప్రాతినిధ్యం పెరగాలంటే ఇవన్నీ చెయ్యాలి కాబట్టి ఈ డిజిటల్ ఇవన్నీ తీసేస్తే పిల్లలందరు మంచిగా కళాపోషణతో మంచి కళాకారంతో ఉంటారు